పుస్తక అవిష్కరణ అనేది ఒక అద్భుతమైన ప్రయాణం కొత్త పుస్తకాలను కనుగొనడం వాటి కథశైలిని ఆస్వాదించడం భిన్నమైన భావజాలను అన్వేషించడంలో ఇందులో ప్రత్యేకం ఈ ప్లాట్ఫామ్ ద్వారా పాటలకు కొత్త రచయితలను తెలుసుకోవచ్చు సాధారణమైన కథలను ఆనందించవచ్చు వీటి ప్రయోజనాలు కొత్త రచనను కనుగొనడం విభిన్న మనుషులను అర్థం చేసుకోవడం లైతులో విశ్లేషణను సమక్షంలో పొందడం